నేను సాధారణంగా చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళడానికి ఇష్టపడను గృహ వైద్యాలను నమ్ముతాను ఈ గృహ వైద్యాలలో కొన్ని వాటిని నేను మీకు స నేను మీకు తెలుపుతాను ఉప్పు నీటితో గగ్లింగ్ చేయడం గొంతు నొప్పి లేదా ఫ్లూ లక్షణాలకు తగ్గించడంలో ఉప్పు నీటితో గగ్గిల్ చేయడం సహాయ పడుతుంది కొన్ని ఉప్పును గోరు వెచ్చని నీటితో కలపడం మరియు మీ గొంతులో కొన్ని సెకన్ల పాటు ఉప్పు నీటిని ఉంచండి అలా చేయడం ద్వారా గొంతు అనేది చాలా మంచిగా అవుతుంది అలాగే అల్పాహారం తినడం మీ రోజును బాగా ప్రారంభించటానికి మరియు మీ శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది ఆరోగ్యకరమైన అల్పాహారం కోసం పండ్లు కూరగాయలు తృణధాన్యాలు మరియు ప్రోటీన్తో కూడిన ఏదైనా ఎంచుకోండి పుష్కలంగా నీరు త్రాగడం మీ శరీరాన్ని తేమపరచడంలో సహాయపడుతుంది మరియు మీ జీర్ణ క్రియను మెరుగుపరచడంలో ఎంతో గొప్పగా పనిచేస్తుంది ప్రతిరోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్ళు తాగడాన్ని లక్ష్యం పెట్టుకోండి అలాగే వ్యాయామం చేయడం మీ ఆరోగ్యాన్ని ప మెరుగుపరచడానికి మరియు మీ శరీర బరువుని నిర్వహించడానికి సహాయ పడుతుంది ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు మితమైన తీవ్రంగా వ్యాయామం చేయడానికి లక్ష్యంగా పెట్టుకోండి తగినంత నిద్ర స ఉండటం తగినంత నిద్ర పోవడం మీ శరీరానికి మరియు మనసును పునరుద్దించడంలో సహాయపడుతుంది ప్రతీరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర పోవడం లక్ష్యంగా పెట్టుకుంటే అది మీకెంతో సహాయపడుతుంది ఈ చిట్కాలు మీకు సహాయపడతాయని నేను ఆశిస్తున్నాను అయితే మీరు ఏవైనా వైద్య సమస్యలను ఎదుర్కొంటే మీరు వైద్యులను సంప్రదించడం ఎంతో గొప్ప విషయం గృహ చిట్కాలు కొన్ని వాటికి మాత్రమే ఉపయోగపడతాయి